చెప్పండి ల్యాండ్ అమ్ముతున్నానన్న ఇక్కడ పెద్దపల్లి హైవే మీద ల్యాండ్ ఉన్నది మన పెద్దపల్లి నుంచి ఇటు రం కరీంనగర్ హైవే మీద రంగంపల్లి కొట్టు దగ్గర ఉందన్న ఒక హైవే మీదనే ఒక ఎకర్ ల్యాండ్ ఉన్నది అమ్ముతున్నా నార్మల్గా ఏ వన్ క్రోర్ కోటీ కోటీ పది లక్షల వరకు ఉంటుంది మంచి ల్యాండే ఇంకా అక్కడ డెవలప్ అయితే ఇంకా ఇంకా ఎక్కువవుతుంది నాకు నాకు నార్మల్గా చిన్న ఇబ్బందులుండి అమ్ముతున్నా అది తక్కువంటే మొత్తం ఇంకా రిజిస్ట్రేషన్ అవి ఇవి పడుతుందండి ఇంకా రిజిస్ట్రేషను మీరు ఒక టూ ల్యాక్స్ నేనొక టూ ల్యాక్స్ చేయాల్సి వస్తుంది రిజిస్టర్కే ఇయ్యాలి మనం ఇంకా తక్కువంటే తక్కువలోకి రాదు

పేపర్స్ పేపర్స్ నార్మల్గా నోటరీ నేను చేయిపిస్తాను రిజిస్ట్రేషన్ నోటరీ నోటరీ అంటే నేను చేయిస్తాను రిజిస్ట్రేషన్ మీరు చూసుకోండి నార్మల్గా ఒక మంచి రోజు చూసి పెట్టుకుందాము ఇద్దరము పెద్దపల్లి రిజిస్టర్ ఆఫీస్ అన్నా ఎక్కడన్నా మంచిదే ఎంఆర్ఓ ఎక్కడైనా మంచిదే పెద్దపల్లి రిజిస్టర్ ఆఫీస్కే వెళ్ళి మాట్లాడదాము లీగలే లీగలే సైట్ ఇష్యూస్ ఏం లేవు నార్మల్ ఇంకెట్లాంటివి ఏం లేవు లీగలే ల్యాండు లీగలే ల్యాండు ఫ్యూచర్లో పోతే ఒక టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ వరకు పోతుందండి డెవలప్ అయితే నాకు చిన్న అప్పులుండి వాటి వీటి వల్ల అమ్ముతున్నానంతే మంచిగానే పోతుంది టూ క్రోర్స్ త్రీ క్రోర్స్ మంచి ల్యాండే అది ఇంకా మీకు అటు చుట్టుపక్కల ఇంకా కోర్టు ఉన్నది ఇంకా పెట్రోల్ బంక్ ఉన్నది అన్నీ దగ్గర దగ్గరనే ఉన్నాయి ఒక గుంటనా పోతుంది ఒక గుంట ఒక మినిమం ఒక ఇరవై ఇరవై లక్షల వరకు ఉంటుంది ఒక ఐదు లక్షలు ఉంటుంది కావచ్చు ఐదు ఆరు లక్షలు ఐదు ఆరు లక్షలు ఉంటుంది ఓకే అండి